ఆటలనేవి మనుషుల యొక్క శారీరిక ఒత్తిడిని అలాగే కొంచెం రిలాక్స్ని కొ అలాగే కొంచెం ఎక్కువగా ఫిట్నెస్ మెయిన్టెయిన్ చేయటానికి ఇలాగా ఎంతో ఉపయోగపడతూ ఉంటాయి ఎక్కువగా ఆటలు అనేది ఆడటం చిన్నతనం నుంచి ఆడటం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి చిన్నతనం నుంచి ఏదో ఒక ఆట వ్యాయామనే వ్యాయామం కింద ప్రతిరోజూ ఆడటం అనేది ఎంతో అందరూ ప్రతీ ఒక్కరు అలవాటు చేసుకోవాల్సింది ఎందుకంటే ప్ర ఎక్కువగా మనం తినే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్లు ఎక్కువ ఉండడంతో దానికి ఎక్కువగా దాన్ని అర అరిగిన తర్వాత అది మళ్ళీ దాన్ని ఆటలు ఆడటం వల్ల మనం ఎక్కువగా మన బాడీని మనం ఫిట్నెస్గా ఉంచుకోవడానికి ఎంతో సాయపడుతుంది వీటి వల్ల ఎక్కువమంది ఆరోగ్య సమస్యలు ఇవి ఎక్కువగా రాకుండా ఉంటాయి చాలా మంది యోగాలు చేస్తారు రన్నింగ్లు అలాగా వాకింగ్ జాగింగ్ లాంటివి చేయటం వల్ల పొద్దుపొద్దునే చేయడం వల్ల ఎంతో మంచి అల్లా ఉంటున్నాయని వైద్య నిపుణులు కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు